ఇది అన్నమయ్య స్కూల్ ప్రిన్సిపాల్ మేడం మాట్లాతున్నారా అదే మా పిల్లల్ని మీ స్కూల్లో జాయిన్ చేయించాలనుకుంటున్నాము ఒక అబ్బాయి ఎల్కేజీ ఒక అబ్బాయి సెకండ్ క్లాస్ అని ఎంతవుతుంది మేడం ఇద్దరికీ ఫెసిలిటీసు ఓకే మామ్

ఓకే మేడం ఇది సిలబస్ ఇంకా ఓకే మేడం ఓకే మామ్ ఓకే మేడం మీరు బస్ ప్రొవైడ్ చేస్తారా మేడం పిల్లలకి ఓకే మేడం టైమింగ్స్ మేడం ఇద్దరికి సేమ్ టైమింగ్స్ మేడం ఇద్దరికీ ఓకే మేడం ఓకే మేడం చేస్తాం మేడం థాంక్యూ మామ్